మాది ఒక్క ఏలూరులో ఒక చిన్న గ్రామంలో ఉంటాము నేను అప్పుడప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ప్రస్తుతం నేనైతే ఏలూరులో ఉంటాను కానీ మా అమ్మమ్మ వాళ్ళ గ్రామానికి వెళ్ళినప్పుడు నా చిన్నప్పుడు కరువు అనేది రాలేదు కాకపోతే వర్షాకాలంలో గోదావరి లేకపోతే ఇది ఉంటుంది కదండి మనకి కాలువ అనేది ఉంటుంది ఆ కాలువ మొత్తం వర్షాలకి బాగా నిండిపోయి ఆ నీటి ఇంట్లో దాకా నీళ్ళు అనేది రావడం జరిగింది అప్పుడు మేము మంచం మీద నుంచి కిందకి దిగలేని పరిస్థితి ఒక రెండు రోజులు ఆ రోజులలో ఇంటికి సహాయకారులు వచ్చి ఆహారం అనేది అందించడం జరిగేది ఎటువంటి అవసరాలకి మేము అటు ఇటు తిరగ లేకుండా ఉండేది ఇలా ఉండేది అంతే తప్ప అంతకుమించి ఎక్కువ కరువు అనేది ఎక్కువ రాలేదు నేను నాకు తెలిసినంత మటుకు నాకు జరిగిన విషయాలు అయితే నేను ఉన్నప్పుడు వరదల వరదలాగా వచ్చింది వర్షాలు మొత్తం ఇంట్లోకి నీళ్ళు అన్నీ నిండిపోయి కిందకి దిగలేని పరిస్థితి అంతా వచ్చేది ఇలాంటి పరిస్థితులలో పల్లెలు ఎలా ఉండేది అంటే కిందంతా మట్టి మొత్తం బంక బంక కింద ఉండేది వారికి ఇంటిదగ్గర సిమెంట్ అనేది సరిగా చేసి ఉండేది కాదు అప్పట్లో రోడ్లు కూడా మట్టి రోడ్లు కంకర రోడ్లు మొత్తం బురద బురద కింద ఉండేది ఎక్కడికి వెళ్ళాలన్న కూడా మనము ఏదో ఒక అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప వెళ్ళలేని పరిస్థితి మనం అక్కడి నుంచి ఏమి చేయాలన్నా కూడా చేయలేము ఇలా ఉండేది కాకపోతే గ్రామాలలో ఉండే ఒక్క ప్రకృతి అనేది మనకి అందుబాటులో ఉండడం వల్ల అంటే ప్రకృతిలో దొరికే మనకి అక్కడ జామకాయలు అని మామిడికాయలు అని లేకపోతే కొన్ని స్టార్ ఫ్రూట్లు కూడా దొరికేవి మనకి ఆహారం లేని సమయంలో అవి తినడానికి ఒక జీవనోపాధిగా మనకి అవి పొలాలలో దొరుకుతాయి అరటి పళ్ళు ఇంకా చెప్పాలి అంటే అక్కడ కోసుకోవడానికి మనకి టమాట పళ్ళు బెండకాయలు ఇలాంటి పా ఆహార పదార్థాలు కూడా అక్కడ మొక్కలు ఇలాంటివి అన్నీ వేసి పెంచుతారు మనం బయటకు వెళ్ళి ఆహారం తెచ్చుకో అక్కర్లేకుండా ఇంటిదగ్గ ఇంటి చుట్టుపక్కల ఉండే పొలాల నుంచి కోసుకొని తెచ్చుకొని మనం వండుకునే పరిస్థితి ఆ రోజులలో కలిగింది కొంచెం ఇబ్బంది అయినప్పటికి కూడా ప్రతి ఒక్కరు ఆ ఊళ్ళో ఉన్న ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల ఆరు వరద ఉదృతకత ఉదృక్తత తగ్గే వరకు కూడా ఎవరి ఇంటిలో వాళ్ళు ఉండడం పైగా పక్క ఉన్నవారు కోరలు లేకపోతే అన్నం ఇలాంటివి అన్నీ సహాయం చేయడం ఇలా చేసుకోవడం వల్ల మనం ముందుకు వెళ్ళడం జరిగింది ఆ రోజులలో లేకపోతే ఆకలితో పస్తులు ఉండడం జరిగేది కాకపోతే ఇటువంటివి వచ్చినపుడు కూడా ఆ పల్లెటూరులో జనం అందరు కూడా ఏక ఏక మాట మీద ఉండడం వచ్చిన ఆ గ్రామంలో ఉండే గ్రామ పెద్దలు లేకపోతే పంచాయతీలో పనిచేసే వారందరు ప్రజలందరికి సహాయం చేయడం జరిగింది దాని వల్ల మనం కొంచెం మేలు అనేది కలిగింది కాకపోతే ఇంట్లో నుంచి అనేది బయటికి రాకుండా ఉండేది తప్ప అంత మించి ఇంక ఎటువంటి ఇబ్బందులు అనేవి నేను ఎదుర్కోలేదు